ఓలా ఓలా ఆటో మేము బుక్ చేసుకున్నాము అండి ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాము భద్రకాళి టెంపుల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము మాది ఇక్కడ ఖిలా వరంగల్ ఫోర్ట్ రోడ్ దగ్గర ఉన్నాము మేము ఎదురుగా రమేష్ హాస్పిటల్ దగ్గర మేము ఉన్నాము భద్రకాళి టెంపుల్కి వెళ్ళడానికి ఓలా ఆటోలో ఛార్జెస్ ఎంత పడుతుంది ఎంత పడుతాయి టైమింగ్ ఎంత పడుతుంది మాకు మాకు తే చెప్పండి మేము అక్కడికి భద్రకాళి టెంపుల్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసుకోవాలి డ్రాప్ చేయాలి ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ దగ్గర నుండి మమ్మల్ని తీసుకెళ్ళి భద్రకాళి టెంపుల్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేయాలి ఎంత టైం పడుతుంది ఎన్ని ఎంత ఎంత డబ్బులు అవుతాయి మాకు చెప్పండి దాన్నిబట్టి ఇక్కడికి రండి ఇక్కడ ఖిలా వరంగల్ ఫోర్ట్ రోడ్ దగ్గర మేమున్నాము మా ముగ్గురినీ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయడానికి ఎంత అవుతుందో మనీ చెప్పండి మేము పే చేస్తాము తొందరగా రావాల రండి